సాంకేతిక అభివృద్ధి పరంగా మా ప్రాంతం నాకు తెలిసి ఎలాంటి సమస్యలు ఎదుర్కోవటం లేదు ఒకవేళ ఏమన్నా ఉంటే కనుక ఇప్పుడు ఉన్న సాంకేతిక అభివృద్ధి వలన చాలా రేడియేషన్ అనేది ఎక్కువవుతుంది దాని వలన దా ఒకవేళ ఇప్పుడు సెల్ టవర్ దగ్గర ఉన్న వాళ్ళకి దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తలనొప్పి గానీ ఇంకా ఇతరల ఏవన్నా జబ్బులు రావడం గానీ జరుగుతుంది రేడియేషన్ వల్ల పక్షులు కూడా చాలా మరణిస్తాయి ఈ పక్షులు మన్నించడాని మనం రోబో టూ పాయింట్ ఓ చిత్రంలో చాలా చూస్తాం ఎందుకంటే దానికి అందులో మనకి ఎక్కువ చూపించేది సాంకేతిక అభివృద్ధి వల్ల అలాగే సెల్ టవర్స్ వల్ల ఏమేమి నష్టాలు జరుగుతున్నాయని చూపిస్తారు ఇక ప్రధాన సమస్యలు ఏంటంటే అలాగే ఈ సాంకేతిక వల్ల ఇతరులు చాలా నష్టపోతున్నారు అలాగే ఇంకా చాలామంది ఎంతో అభివృద్ధి చెందుతున్నారు